హలో

వార్తలు చూస్తున్నానండి ఆయ్ ఏమోనండి నిజమేనండి బాబు యీ సాక్షిలో అనుకో పొద్దునుంచి అండి ఇంకా జగన్గారివి బాగా చెప్తూ ఉంటాడండి బాబు అంత బాగా మాట్లు చెప్తారండి ఈ ఈ ఏబీఎన్ ఉందంటే ఇంకా అక్కడ చంద్రబాబు ఎప్పుడు అప్పడ్నుంచి ఇంకా రోజు అతని కోసమే చూస్తున్నామండి ఇంకా ఏబీఎన్ ఆంధ్రజ్యోతండి ఇంకా మన చుపిస్తారండి చుపించేస్తారండి మనకి ఏ మూల ఏది జరుగుతుంది ఏ అన్యాయం జరుగుతున్నా కానీ మనకుముందు తక్కువండి అవి కొద్దిగా తక్కువ ఎవరు పట్టిచ్చుకోరు అండి పెద్ద ఎవరు ఇది ఇవి మూడు అండి జనాలు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిచ్చి మళ్ళేమో ఇంటి దగ్గర న్యూస్ పేపర్ కూడా వేయించుకుని ఈ మూడు ఛానల్ కూడా వేయించుకుంటారండి చాలా మంది ఆయ్ చూపిచ్చుకోండి అంతా చూపిచ్చుకోండి సినిమా కోసం ఈ కోసం తీస్తారు అంతే కాని బాగా ఈ మూడు ఛానెళ్లు బాగా పాపులర్ అండి

ఉంటుందండి ఉంటుందండి

బాగున్నానండి తెలిసిందండి వచ్చేస్తారండి వెంటనే వచ్చేస్తారండి మనకి కచ్చితంగా వచ్చేసేయాలి

ఆయ్ సరేనండి సరేనండి ఓకే